నేను మీ హోటల్లో ఒక రూమ్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఒక రెండు గదులు కావాలి అయితే రూమ్స్ శుభ్రంగా ఉన్నాయా అంటే ఎలక్ట్రిసిటీ వాటర్ అవన్నీ వాటర్ ఎప్పటి నుంచి ఎప్పటివరకు వస్తాయి హాట్ వాటర్ సప్లై ఉందా లేదా రూమ్స్ మా ఫ్రెండ్స్ వచ్చి చూశారంట కాకపోతే కొంచెం శుభ్రంగా లేవంట వాష్ రూమ్స్లో కూడా మొత్తం సింక్స్ బాత్ రూమ్స్ అంతా క్లీన్గా లేవంట అంటే రూమ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే బయటికి వెళ్లి రావచ్చు ఎవరైనా అవుట్సైడర్స్ ఎవరైనా రావచ్చా రూమ్స్ కూడా కొంచెం భూజు అవన్నీ ఉన్నాయి కొంచెం అవి కూడా క్లీన్ చేయమని చెప్తారా వాష్ రూమ్స్తో పాటు లేదు మా ఫ్రెండ్స్కే కానీ రెండు గదులు చూశాము అందులో కొంచెం బూజు అదంతా పట్టి ఫ్యాన్ తిరగట్లేదంట స్విచ్ బోర్డ్ కూడా పని చేస్తలేదంట కొంచెం అవి రిపేర్ చేయిస్తారా సరే ధన్యవాదములు